నేడు భారతదేశం ఎదుర్కొంటున్న కొన్ని అతిపెద్ద పర్యావరణ సమస్యలు ఏమిటి మేము చిన్నతనంలో చూసిన ప్రకృతి నదులు అడవులు పర్వతాలు ఎంత అందంగా ఎంతో ఆహ్లాదంగా ఉన్నవి నదులు చాలా నీళ్ళతో నిండి ఉండేవి అడవులు చాలా పచ్చదనంతో ఉండేవి పర్వతాలు ఎంతో అందంగా ఉండేవి కొండలు సముద్రాలు పొలాలు ఎంతో అందంగా ఉండేవి పొలాలు మంచి పంటలతో పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితిలో ఉండేవి నదులు చాలా నీటితో నిండి ఉండేవి అడవులు చాలా చెట్లు పచ్చ ఆకులతో అందంగా కనిపించేవి పర్వతాలు కూడా మంచిగా ఉండేవి సముద్రాలు కూడా నీరు ఉండి చాలా అందంగా ఉండేది కానీ ఇప్పటి వాతావరణ పరిస్థితి నదుల్లో నీళ్ళు లేక ఆ స్థలంలో ఇండ్లు కట్టుకొని అడవులు చెట్లు లేక చెట్లు కూడా వాడిపోయి పర్వతాలు కూడా విరిగిపోతుండు ఉండే పరిస్థితిలో ఉంది సముద్రం కూడా ఉప్పొంగే పరిస్థితికి వచ్చింది ఈ వ పరిస్థితులను మేము ఇప్పుడు ఈ ఉన్న కాల పరిస్థితిలను చూస్తే ఎండాకాలం చాలా విపరీతమైన ఎండలతో బయటికి రాలేను పరిస్థితితో మేము ఉన్నాం వర్షాకాలం కూడా అప్పటి పరిస్థితుల లేదు ఈ కాలాలు వర్షాకాలంలో బాగా విపరీతమైన వర్షం పది పదిహేను రోజుల ఆగ వాన ఇంటి నుంచి బయటికి రాకుండా చాలా ఇప్పుడు చలికాలం అంత ఏంది అప్పటి ఉన్నంత వాతావరణ పరిస్థితులు ఇప్పుడు లేవు చాలా మార్పులు వచ్చాయి